జానపద పాటల ఆధారంగా సినిమా పాటలు నాకు తెలుసు అందులో ఒకటి కాటమురాయుడా కదిరి నరసింహుడా అనే పాట యాభై ఏళ్ళ క్రితం సుమంగలి అనే సినిమాలో తీశారు అది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అత్తారింటికి దారేది సినిమాలో మళ్ళీ ఆ పాటని ఫేమస్ చేశారు దానివల్ల మళ్ళీ అది అందరికీ తెలియడం జరిగింది సో దీని ద్వారా ఆ పాట ఫేమస్ అవ్వడం జరిగింది